నేను కొన్న రెండో ప్రొడక్టు ఒక మొబైల్ ఫోను సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఈ ఫోన్ నేను చాలా రేటు పెట్టి కొన్నాను కానీ వీడియో క్వాలిటీ సరిగ్గా వచ్చేది కాదు అలాగే కెమెరా ఎక్కువసేపు వాడితే ఫోను హీట్ వచ్చేది అలాగే మాముల్గా ఎంపి త్రీ ప్లేయర్ కూడా నేను సాంగ్స్ వినేటపుడు పెద్దగా లౌడ్ వచ్చేది కాదు బ్యాటరీ బ్యాకప్ కూడా పెద్దగా ఉండేది కాదు మరియు ఈ ఫోను అంత రేటు పెట్టి కొన్నకానీ నాకు ఏమి ఉపయోగం లేకుండా పోయింది ఎంపీ త్రీ ప్లేయర్ అయితే సరిగ్గా వినపడనే వినపడదు మరియు వీడియోస్ ప్లే చేసేటపుడు ఒకొక్కసారి హ్యాంగ్ అవుతుంటుంది స్ట్రక్ అవుతు ఉంటుంది ఫెర్ఫార్మెన్స్ కూడా పెద్దగా బాగోలేదు స్మూత్ అనిపించదు కాబట్టి ఈ ఫోను నేను కొనవద్దు అని చెబుతున్నాను ఎందుకంటే నేను కొని ఈ ఫోన్ని మోసపోయాను కాబట్టి మీరు కొనమాకండి